చెప్పండి యా ఓకే ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ వచ్చి ఏంటి అంటే బొర్రా కేవ్స్ అని ఉంటాయండి బొర్రా కేవ్స్ చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చి యాగంటి టెంపుల్ అని ఉంటుంది భ్రమరాంభ మల్లికార్జున టెంపుల్ ప్రకాశం బ్యారేజ్ ఒకటి అండ్ మీకు తిరుపతి వినే ఉంటారు ఆ వెంటేశ్వర స్వామి ఉంటారు అక్కడ ఆ వెంటేశ్వర స్వామికి సంబంధించినటువంటి తిరుపతి దేవస్థానం చాలా బాగుంటుంది అండ్ విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ చాలా ఆంధ్రప్రదేశ్లో వచ్చి చాలా ఎక్కువ మటుకు టెంపుల్సే చాలా పెద్ద టూరిస్ట్ ప్లేసెస్ లాగా డివోషనల్ కమ్ టూరిస్ట్ ప్లేసెస్ అన్నట్టు ఇవి విజయవాడలో కనకదుర్గమ్మ శ్రీకాళహస్తిలో మన శివలింగం వరాహలక్ష్మి టెంపుల్ ఉంది ఇలా చాలా ప్లేసెస్ ఉన్నాయి అండ్ వాటర్ ఫాల్స్ ఉంటాయి బీచెస్ ఉంటాయి ఏపీ అనేది బార్డర్స్లలో ఉంది కదా మన కార్నర్స్లలో దానికి వచ్చి బీచెస్ రిషికొండ బీచ్ రామకృష్ణ బీచ్ ఇలాంటి బీచెస్ యారాడ బీచ్ సూర్యలంక బీచ్ ఇటువంటి బీచెస్ కూడా ఉంటాయి మీరు ఇటువంటి అరకు వ్యాలీ కూడా వినే ఉంటారు ఆ అరకు గురించి ఏమైన ఐడియా ఉందా మీకు అరకు కూడా చాలా అంటే ప్లీస్ఫుల్ ప్లేస్ అది ఎస్ ఎస్ ఓకే తిరుపతి వచ్చి వెంటేశ్వర స్వామికి సంబంధించింది అండి ఇది ఇక్కడ చాలా వరకు చాలా స్టేట్ చాలా స్టేట్స్ నుంచి వస్తారు ఓన్లీ నార్త్ ఒక్క తెలుగు రాష్ట్రాలు కాకుండా తమిళ్ మహారాష్ట్ర అన్నీ ప్రతి ఒక్క స్టేట్ నుండి కూడ అక్కడికి తిరుపతి బాలాజీ దర్శనం ఒక్కొక్కరు ఒక్కో నేమ్గా పిలుస్తారు ఆ వెంకటేశ్వర కొందరు ఏమో వెంకటేశ్వర స్వామి అంటారు కొందరు ఏమో తిరుపతి దేవుడు అంటారు కొందరు ఏమో బాలాజీ అంటారు ఇలా చాలా మంది చాలా రకాల పేర్లతో పిలుస్తారు ఆయనని మీరు మేజర్ అట్రాక్షన్స్ మాత్రం టెంపుల్స్ అండి మా ఆంధ్రప్రదేశ్లో వచ్చి మీరు చూడాలి అంటే పక్కా చూడవచ్చు ట్రావెల్స్ బుక్ చేసుకుని చూసుకోవచ్చు చాలా అంటే చాలా అట్రాక్టీవ్ ప్లేసెస్ ఇవి యా ఈ తిరుపతి శ్రీకాళహస్తి విజయవాడ ఆ ఒక అవర్స్లలో జర్నీ అంటే ఐ మీన్ డేస్ ఏమి పట్టదు త్రీ టు ఫోర్ అవర్స్ అంటే ట్రైన్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి ట్రైన్స్లలో వెళ్ళచ్చు బసస్ కావాలంటే బసస్లో కూడా వెళ్ళచ్చు బస్సెస్లో వెళితే ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుంది తిరుపతి నుండి శ్రీకాళహస్తికి అయితే ఒక త్రీ అవర్స్లో రీచ్ అయిపోతాం శ్రీకాళహస్తి నుండి విజయవాడకి వెళితే ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ పట్టుద్ది అలా డేస్ అయితే ఏమి పట్టదు హావర్స్లలో అయిపోతుంది దర్శనం కూడా చాలా బాగా అవుతుంది దర్శనం గురించి కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వాక్ మీకు ఇంట్రస్టు వాక్ చేద్దామని అన్నట్టు ఉంటే కాలినడక వెళితే వెళ్లే ముందే కింద టోకెన్స్ ఇస్తారు ఆ టోకెన్ తీసుకుని వెళ్ళాలి వెళితే టూ అవర్స్లో దర్శనం అయిపోతుంది కాలినడక టికెట్లు ఉంటాయి లేకుంటే ఉరకనే వెళ్ళిరు అనుకోండి ఫిఫ్టీన్ నుండి ఎయిటీన్ అవర్స్ పట్టుద్ది దర్శనానికి కాలినడక టోకెన్ తీసుకుని వెళితే టూ హావర్స్లో దర్శనం కంప్లీట్ అయిపోయి బయటకి వస్తారు ఓకేనా

ఓకే ఓకే ఓకే అండి